చందన బ్రదర్స్ బట్టల షాప్కి వెళ్ళాను అందులో వెళ్ళగానే నాకు ఒక మంచి చీరని చూశాను చూడగానే అది ఎంతగానో నచ్చింది నాకు ఆ చీరకు ఉండే అంచు కానీ ఆ డిజైన్ కానీ నాకు ఎంతగానో చాలా నచ్చింది కాబట్టి ఆ చీరను కొనుక్కోవాలి అని నేను అనుకున్నాను అనుకుని ఆ చీర నేను కొనుక్కున్నాను కొనుక్కునప్పటికి తక్కువ ధరకు నేను తీసుకున్నాను దాన్ని మనకు ఎంతగానో చాలా తక్కువ ధరకు వచ్చింది తక్కువ ధరకు వచ్చినప్పటికి ఆ చీర చాలా బాగుంది అందంగా మంచిగా నాణ్యమైన ఆ క్లాత్ కూడా చాలా మెత్తటి క్లాత్తో మనకు చాలా మంచిగా వచ్చింది తక్కువ ధరకు కూడా మనకు అది లభించింది చందన బ్రదర్స్లో అది చూడగానే అందరికి నచ్చుతుంది అక్కడ కాబట్టి అలాగే నాకు కూడా చీరను చూడగానే చాలా నచ్చింది మనస్సుకు చాలా మంచిగా ఆనందంగా అనిపించింది అనిపించిన వెంటనే నేను ఆ చీరను చూసి కొనుక్కున్నాను కొనుక్కొని తెచ్చుకున్నాను అయినప్పటికి ఆ చీర చాలా బాగుంది ఆ చుట్టు ఉండే అంచు కానీ పైట అంచు కానీ దానిపై ఉండే డిజైన్ కానీ ఆ చివరన ఉండే ఆ కొంగు బార్డర్స్ కానీ ఏదైనప్పటికి చాలా అందంగా ఉంది ఆ రంగు కానీ ఆ లైట్ తక్కువగా ఉండే లైట్ కలర్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది ఆ రంగులు అన్నీ కూడా చాలా మంచిగా అనిపించినాయి తక్కువ ధరకు అలాంటి శారీ రావడం కూడా మనకు చాలా మంచిది చాలా మంచి లాభం కూడా ఎక్కువ లాభం తక్కువ ధరకు ఎక్కువ లాభం అనేది ఇలాంటి వాటిలో మనం ఎక్కువ వింటు ఉంటాం కాబట్టి ఆ చందాన బ్రదర్స్లో నాకు చూడగానే నాకు ఆ చీర నాకు ఎంతగానో నచ్చింది బాగుంది కూడా ఆ చందాన బ్రదర్స్ నుంచి నేను తీసుకున్నాను రంగు నచ్చి ఆ చుట్టు ఉండే అంచు ఆ చీర అవన్నీ నచ్చి నేను ఇష్టపడి ఆ చీరను తీసుకున్నాను కాబట్టి అటువంటి రంగు అంచు ఇటువంటివి ఉండే చీరలు అంటే మన అందరికి చాలా ఇష్టంగా ఉంటాయి అటువంటి చీరలు మనం ఎక్కువగా ఎంచుకుంటాము అటువంటి చీరలు మనం కొనుక్కుంటాం కాబట్టి అటువంటి చీరలు తక్కువ ధరలకు మనకు చందాన బ్రదర్స్ నుంచి నేను తీసుకున్నాను ఇలాంటి చీరలు ఇలాంటి రంగు కలిగినవి మనకు చాలా ఇష్టపడుతు ఉంటాము బయటకి మనకు మంచిగా కనిపించే అటువంటి రంగులను అయితే మనం ఎక్కువ ఇష్టపడుతు ఉంటాము అలాంటి అంచులు లైన్గా ఉండే ఈ డిజైనింగ్ అవన్నీ చూస్తే మనకు చాలా మంచిగా అనిపించి తీసుకున్నాను ఆ క్లాత్ కూడా మనకు చాలా మెత్తగా నాణ్యమైనదిగా అనిపించింది ఇలాంటి ధరకు అలాంటి మంచి చీర మనకు వచ్చింది అయినప్పటికి చాలా మంచి విషయం అది అయినప్పటికి ఆ చందాన బ్రదర్స్లో ఉండే ఆ చీరలు కూడా చాలా మంచిగా అనిపించాయి అంతగా మంచిగా అనిపించిన అన్నింటిలో కంటే ఈ చీర నాకు ఇంకా బాగా అనిపించింది బాగా అనిపించినందుకు నేను ఆ చీరను కొనుక్కున్నాను డబ్బులు పెట్టి ఆ చీరను కొనుక్కున్నాను ఆ చీర చాలా బాగుంది ఆ మెరుపులుగా మెరుస్తు ఎండకు మెరుపులుగా మెరుస్తు రాత్రి వేళలో ఆ కాంతికి మంచిగా కనిపిస్తు వెలుగుతు ఉన్నట్టుగా ఆ చీర నాకు ఎంతగానో నచ్చింది చుట్టు మెరుపులు ఆ అంచు అందంగా చాలా మంచిగా రంగు అనేది నాకు చాలా మంచిగా అనిపించి ఆ చీరని కొనుకున్నాను ఆ చీరలో ఉండే ప్రత్యేకమైన ఇవన్నీ కలిపి నాకు అంత మంచిగా అనిపించడం వల్ల నేను ఈ చీరను చందాన బ్రదర్స్లో వెళ్ళి తీసుకున్నాను ఆ షాప్కు వెళ్ళగానే నాకు ఈ చీర ఎంతో అద్భుతంగా మంచిగా చాలా ప్రశాంతంగా చాలా చూడడానికి చాలా అందంగా కనిపించింది అలాంటప్పుడు నేను ఆ చీరని చూసి దాన్ని ఎంచుకొని కొనుక్కున్నాను కాబట్టి ఇలాంటివి మంచి చీరలు ఇలాంటి అంచు ఉన్న చీరలు ఇలాంటి రంగు అయిన చీరలు ఇలాంటి డిజైన్ ఉన్న చీరలు మెత్తటి చీరలు ఇలాంటివి ఏమైన మనకు కావాలి అనుకుంటే చందాన బ్రదర్స్కి వెళ్ళి ఇలాంటి చీరలు కొనుకోవచ్చు కాబట్టి ఇలాంటి చీరలు మనకు ఉండడం వల్ల చాలా మంచిది ఎక్కడికి అయిన బయటికి వెళ్ళినప్పుడు గట్ట కట్టుకోవడానికి ఇవి చాలా అందంగా కనిపిస్తాయి పెళ్ళిలో గట్ట ఫంక్షన్లో గట్ట కట్టుకోవాలన్న ఇలాంటి చీరలు కట్టుకొని వెళితే మనకు చాలా అందంగా కనిపిస్తాయి ఎందుకంటే రంగులు ఈ క్లాత్ ఈ డిజైన్ ఈ అంచులు ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి అందంగా కనిపించినప్పటికి ఇలాంటి చీరలను కొనుక్కొని అలాంటి వాటికి వేసుకొని వెళితే చాలా మంచిగా అనిపిస్తుంది అందరికి చూడడానికి కూడా చాలా అద్భుతంగా మంచిగా అనిపిస్తుంది కాబట్టి అలా అనిపించే నాకు నేను వెళ్ళగానే ఈ చీర నచ్చి నేను తీసుకున్నాను ఆ చీర నచ్చి మంచిగా తీసుకున్నాను ఆ చందాన బ్రదర్స్లో చూడగానే అన్నింటిలో నచ్చినప్పటకి అన్నింటిలో కంటే ఈ చీర నాకు ఎంతగానో నచ్చింది ఎంతగానో నచ్చి ఈ చీరను నేను కొన్నుకొని తెచుకున్నాను తెచుకున్నప్పటికి మా చుట్టు పక్కల అందరు కూడా ఈ చీర ఎంతో బాగుంది అన్నారు అంత మంచిగా అంచులతో కట్ట కూడి ఉంది కాబట్టి అలాంటి చీరలు మనకు కావాలంటే చందన బ్రదర్స్కి వెళ్ళి ఇలాంటి అందమైన చీరలు ఇలాంటి రంగు కలిగిన చీరలు ఇలాంటి డిజైన్తో ఉన్న చీరలు ఇవన్నీ కూడా మనకు అక్కడ దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కొన్నుకొని ఇలాంటి చీరలను కొన్నుకుంటే మనకు చాలా మంచిగా అందంగా కనిపిస్తాయి